రైతులు పంట కోసం చేసిన అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది రైతులు రాతలు మారడం లేదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి అందుకే నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే వార్తలు వినాల్సి వస్తుంది ఉదాహరణకు అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి చాలా తక్కువగా ఉంటుంది దీనికి కారణం సరైన నీటి సదుపాయాలు లేకపోవడం ఇక్కడ ఏ పంటకు పెట్టుబడి పెట్టాలన్నా లక్షల ఖర్చు చేయాల్సి వస్తుంది అయినా రైతు వ్యవసాయం మీద ఆధారపడటంతో అప్పు చేసి అయిన సరే పెట్టుబడి పెడుతున్నారు పంట చేతికి వచ్చాక తాను ఆశించిన మొత్తం రాకపోవడంతో తను పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాకపోవడంతో ఆ డబ్బు అప్పు తీర్చడానికి కూడా సరిపోకపోవడంతో రైతులు ఆత్మహత్యకు సిద్ధపడుతున్నారు దీనికి నివారణగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు మంజూరు చేయాలి ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి మెరుగైన సాగునీటి సదుపాయాలు కల్పించాలి కరువు సమయంలో వరదల సమయంలో రైతులకు భద్రతా చర్యలు చేపట్టాలి